హలో అండి ట్యాక్సీ ఏజెన్సీనండి నా పేరు వైశాలి నా పేరు మీద ట్యాక్సీని బుక్ చేశాను దానిని వెంటనే రద్దు చేయండి ట్యాక్సీ రద్దుకు కారణమేంటంటే నాకు ఇప్పుడే మా ఆఫీసు నుండి ఒక్కాలొచ్చింది అర్జెంట్ మీటింగ్ ఉన్నది అని చెప్పారు సో నేను వెంటనే వెళ్ళాలి కాబట్టి మీరు వెంటనే నా బుకింగ్ను రద్దు చేయండి నా బుకింగ్ నెంబర్ ఏపీ రెండు సున్నాలు ఐదు రెండు ఒకటి నేను చెల్లించిన రుసుమును నా యకౌంట్లో వేయండి ధన్యవాదాలు